అండి వెల్నెస్ సెంటర్ ఇప్పుడు మసాజ్ ఫుల్ బాడీ మసాజ్ ఎంతండీ అంటే హెడ్ మసాజ్ ఎంతా బాడీ మసాజ్ అయితే ఫేషియల్ కూడా చేస్తారా

ఆయిల్ వాషింగు అంటే వాటి అమౌంటు ఓకే అంటే మొత్తం చేసుకునేకి ఎంతవుతుంది అది డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి కదా అది చెప్పండి మేము ఏది కావాలనేసి చేసుకుంటాం

ఓకే ఓకే ఓకే ఓన్లీ మజిల్స్కి మాత్రం చేస్తారా ఓకే అండి ఈవినింగ్ వస్తాం అండి మాకు ఆఫీస్ చూసుకొని ఈవినింగ్ వస్తామండి మ ఇది మజిల్ మసాజ్ ఓన్లీ మజిల్స్ మాత్రమే